ముందుగా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసి తెలుగు మీడియం చెయ్యాలి అప్పుడు మన పిల్లలకు తెలుగు భాష చాలా బాగా నేర్చుకోగలుగుతారు అంతే కాదు ఇంట్లో మనం కూడా మమ్మీ డాడీ అని పిలిపించే సంస్కృతిని మాని అమ్మా నాన్న అని పిలిపించుకోవాలి అప్పుడే ఆ పిలుపులో మాధుర్యం మనకి మన పిల్లలికి కూడా తెలుస్తుంది మమ్మీ డాడీల్లో ఆ మాధుర్యం లేదండీ అమ్మా నాన్న అనే పిలుపులోనే ఆ మాధుర్యం ఉంది చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలకి తెలుగునే నేర్పిస్తున్నారు మనం కూడా ఎందుకు నేర్పించకూడదు మన పిల్లలు కూడా తెలుగులోనే మాట్లాడేలాగ తెలుగునే గౌరవించేలాగ మన పిల్లలని మనమే తీర్చిదిద్దుకుందాం తెలుగు భాషని గౌరవిందాం షాపింగ్ మాల్స్ బోర్డ్లు కూడా తెలుగులోనే ఉండేలా చేద్దాం ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ముందు వాళ్ళ మాతృభాష ఏదయితే అదే మాట్లాడతారు అక్కడ బోర్డ్లు మీద కూడా వాళ్ళు మాతృభాషలోనే బోర్డ్లు ఉంటాయి కానీ మన రాష్టంలో మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లోనే బోర్డ్లు ఉంటున్నాయి మన మాతృభాషని మనం ఎందుకు గౌరవించకూడదు మనం అన్నీ తెలుగులోనే ఉండేలాగ చూద్దామండి మనం మన ఇంట్లో మన పిల్లలికి నేర్పి మన వాళ్ళకి నేర్పితే వాళ్ళు ఇంకో నలుగురికి నేర్పుతారు అలా అలా మన తెలుగు జా భాష గొప్పదనం నలుగురికి నలుమూలల తెలుస్తుందండి ప్రతీ రాష్ట్రంలోను విదేశాలలోనూ కూడా మన తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పుకునేలా చేద్దాం తెలుగులోనే మాట్లాడదాం మన తెలుగు భాష గొప్పదనం నలుమూలలా విస్తరించేలాగ తెలుగును గౌరవిందాం జై తెలుగు తల్లి